పల్లె పట్టణ ప్రాంతాల్లో ఆటలు అన్ని మ్యాక్సిమమ్ ఎక్కువగా సేమే ఉంటాయి కానీ కొన్ని మాత్రమే తేడాగా ఉంటాయి మన ముందుగా పల్లె పల్లె ఆటల గురించి మాట్లాడుకుంటే మనం ఎక్కువగా ఊరిలో చూసేవి తొక్కుడు బిళ్ళ దాగుడుమూతలు దొంగ పోలీసు ఇలాంటివి రకమైన కొన్ని ఆటలు చూస్తూ ఉంటాము అదే పెద్దవారైతే క్రికెట్ కా క్రికెట్ కానివ్వండి సెవెన్ బాల్ ఆడడం కానివ్వండి ఇలాంటి కొన్ని ఆటలు ఆడడం జరుగుతుంది ఇవన్నీ మనము ఆటలు గ్రౌండ్లో మైదానంలో ఆడుతాము అదే మనము పట్టణాల్లో చూసుకున్నట్లయితే ఇన్సైడ్ క్రికెట్ అనడా ఆనివ్వండి కాని బ్యాట్మెంటన్ కానివ్వండి హాకీ కానివ్వండి ఇలాంటి రకమైన గేమ్స్ ఉంటాయి ఇక్కడ పట్టణంలో చూసుకున్నట్లయితే అన్ని సౌకర్యాలు అంటే ప్రతి ఒక్క గేమ్కి సౌకర్యాలు ఉంటాయి అంటే ఒక రూమ్ కానివ్వండి వస్తువులు కానివ్వండి మనకు ఆ ఆటకు కావాల్సిన సాముఖ్య సామాగ్రిని అన్ని ప్రత్యేకంగా ఉంటాయి ఊరిలో ఇవన్నీ సామాన్యంగా దొరకవు అందుకే పల్లెల్లో ఇలాంటి ఆటలు ఎక్కువగా ఆడరు కానీ పల్లెల్లో ఆటలు కూడా చాలా బాగుంటాయి పల్లెలో ఆటలు చాలా ఆటవికంగా ఉంటాయి చాలా మంచిగా ఉంటాయి ఎక్కువగా చిన్న పిల్లలు ఆడుతూ ఉంటారు వారి వాటినో వాళ్ళని చూస్తుంటే చాలాగా ఆనందంగా కలుగుతుంది కాని పట్టణాల్లో చూసుకున్నట్లయితే ఎక్కువగా వీళ్ళు ఫ్యాషన్కి తగుబడినారు కాబట్టి ఎక్కువగా వీళ్ళు పెద్ద ఆటలను ఇష్టపడుతుంటారు

గేమ్స్ని మనము పట్టణాల్లో చూస్తాం చాలా వింత వింత గేమ్స్ని మనం పట్టణాల్లో చూస్తాము ఎందుకంటే ఊళ్ళల్లో మనము ఆటలు ఆడాలంటే డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు కానీ పట్టణాల్లో కొన్ని ఆటలు ఆడాలంటే డబ్బులు కట్టాల్సి ఉంటుంది ఎందుకంటే పట్టణాల్లో ఆటలు కూడా బిజినెస్ అయిపోయింది ఎందుకంటే అది కూడా వాళ్ళు చాలా సంపాదిస్తున్నారు ఎందుకంటే చాలా వాళ్ ఇక్కడ స్టైల్ కొంచెం వేరుగా ఉంటుంది ద్వారా చూసుకున్నట్లయితే పట్టణంలో కొన్ని తేడాలు మనం ఎన్నో చూడాల్సి ఉంటుంది అందుకే అక్కడ ఇక్కడివారు పట్టణంలో వారు ఇలాంటి వాటికే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు అందుకే వీళ్ళు పెద్ద రకం పెద్దపెద్ద ఆటలు ఆడాలి అని ఆశపడుతూ ఉంటారు వీళ్ళకి ఏది ఏది ఆనందంగా ఆకర్షికతంగా కనిపిస్తుంది అలాంటి ఆటలే ఆడుతూ ఉంటారు ఎక్కువగా మనం చూసుకున్నట్లయితే బ్యాట్మెంటన్ కాని ఎక్కువగా పట్టణాల్లో ఆడడం జరుగుతుంది చాలా చాలా అంటే చాలా ఎక్కువగానే చాలా రకమైన ఆటలు మనం పట్టణాల్లో చూసుకుంటాం ఎందుకంటే అది ఒక బిజినెస్ అవడం ద్వారా ఇక్కడ మనకు టెక్నాలజీ కూడా పట్టణాలు ఎక్కువగా ఈ ఇవ్వడం జరుగుతుంది సామాన్యంగా మనం చూసుకున్నట్లయితే నేను ఒక తేడాలు ఏమైనా చూసుకున్నట్లయితే మనం పల్లెల్లో చూసుకున్నట్లయితే ఆటలు ఆడడానికి ఇలాంటి కొన్ని అమ్యూజ్మెంట్ పార్కులు అనేవి ఉండేవి కావు కాని మనం పట్టణాల్లో చూసుకున్నట్లయితే పల్లెల్లో ఇలాంటి ఆటలు ఉండవు కాని పట్టణంలో చూసుకున్నట్లయితే ఫండల్ అమ్యూజ్మెంట్ పార్క్ కాని ఇంకా ట్రేకింగ్ కానివ్వండి ఇంకా చాలా రకమైన ఆటలు ఉంటాయి ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాలంటే నేను రీసెంట్గానే మా స్నేహితులతో కలిసి నేను వండర్లా అమ్యూజ్మెంట్ పార్క్ వెళ్ళాను అక్కడ నేను చాలా రకమైన మిషన్స్ కాని రోలర్ కోస్టర్ కాని పె పెండ్యులం కానివ్వండి టీవీస్ కానివ్వండి చాలా రకమైన కార్ రేసింగ్ ఇలాంటివి చాలా రకమైన పెద్ద పెద్ద గేమ్లు చాలా చాలా ఆకర్షికంతవంతంగా వాడే ఆటలను చూశాను ఇక్కడ ఆడే ఆటలు చాలా ఎక్కువగా మిషన్స్తో చేయబడి ఉంటాయి అందుకే ఇవి చాలా ఆకర్షికితంగా ఉంటాయి ఇలాంటి ఆటలు ఎక్కువగా మనం పల్లెల్లో చూసే అవకాశం ఉండదు నేను రీసెంట్గా చెప్పాలంటే వండర్లా ట్రిప్లో చాలా ఎంజాయ్ చేయాలి ఎందుకు ఎంజాయ్ చేశాను అక్కడ ఉండే మిషన్స్ చాలా బాగున్నాయి అక్కడ ట్రైనింగ్ ట్రైన్ కానివ్వండి కార్ రేసింగ్ కానివ్వండి కార్ డాషింగ్ కాని బండి రోలర్ కోస్టర్ పెండ్యులం ఇలాంటి చాలా రకమైన ఆటలు స్విమ్మింగ్ కానివ్వండి ఇంకోటి మనం చూసుకున్నట్లయితే పల్లెల్లో స్విమ్మింగ్ పూల్స్ ఎక్కువగా ఉండవండి అక్కడ బాయిలు అలా చిన్నచిన్న నదులు ఉంటాయి అక్కడ మనం స్విమ్మింగ్ చేస్తూ ఉంటాం కానీ మనం పట్టణాల్లో చూసుకున్నట్లయితే మనం ఒక్కొక్క ప్రాంతం చా ఒక్కొక్క ప్రాంతంలో చాలా చాలా స్విమ్మింగ్ పూల్స్ ఏర్పాటు చేసి ఉంటాయి ఇలాంటి ఆటలు ఉంటాయి పల్లెలు పట్టణాల్లో ఎక్కువగా ఈ బిజినెస్ ద్వారా బిజినెస్ అయ్యి ప్రతి ఒక్క ఆటల్లో బి బిజినెస్ అనేది ఉంటుంది బిజి బిజినెస్ ద్వారానే ఆటలు నడుస్తున్నాయి ఎక్కువగా ఎక్కువగా పట్టణాల్లో ప్రతి ఒక్క ఆట బిజినెస్ అయిపోయింది ఆళ్ళు డబ్బులు సంపాదించుకుంటున్నారు కానీ పల్లెల్లో డబ్బులు కట్టకుండానే చాలా రకమైన ఆటలు మనం చూడడం జరుగుతుంది ఎక్కువగా నేను నేను ఊహించిందంటే పట్టణ పల్లెల్లో కూడా ఇలాంటి ఆటలు కొన్ని ఉంటే బావుండు అనిపించేది కొన్నిసార్లు పట్టణం పట్టణం వాళ్ళు పల్లెకి వెళ్ళేటప్పుడు చాలా తేడాలు చూస్తుంటారు వాళ్ళకి చాలా వాళ్ళకి అక్కడ ఉండే నేచర్ ఇక్కడ ఉండ లేదని చాలా బాధపడుతూ ఉంటారు అని మనకి ఇక్కడ మనకు పల్లెల్లో కూడా ఇలాంటి ఆటలు ఉంటే చాలా బాగుంటుంది అని అనుకుంటారు అదే పల్లెవాళ్ళు పట్టణంకి వచ్చినప్పుడు అదే ఎంత బాగుంది అని అనుకుంటారు అందుకే పట్టణం పల్లెల్లో కూడా మనము కొన్ని రకమైన ఆటలను సమర్పించినచో సామగ్ర సామగ్రాని కానివ్వండి గ్రౌండ్స్ కాని ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుంది అందుకే పట్టణాల్లో చేసే అన్ని బిజినెస్ కాకపోతే పట్టణాల్లో చూసుకున్నట్లయితే ఏదైనా సరే డబ్బుతో ముడిపడి ఉంటుంది కాని పల్లెల్లో విశాలవంతంగా ఎక్కడైనా అక్కడ మనము ఆడుకోవచ్చు పట్టణాల్లో డబ్బు పెడితే మాత్రమే ఉంటుంది కాబట్టి నాకు ఎక్కువగా పల్లెలో పల్లె ఆటలు మరియు పట్టణ ఆటలు కూడా చాలా బాగా నచ్చుతాయి తేడాలు చూసుకున్నట్లయితే ఎక్కువగా ఏమీ లేదండి పట్టణాల్లో ఎక్కువగా సామాగ్రాన్ని కావండి ప్రత్యేకమైన రూమ్ కానివ్వండి ఆటవికుల ఆట ఆట సామాగ్రిని కానివ్వండి అన్ని దొరుకుతాయి కాని పల్లెల్లో ఇలాంటివి ఎక్కువగా ఉండవు మనమే చేతితో చేసుకొని ఆడుకుంటాం లైక్ కర్ర బిళ్ళ ఇలాంటి ఆటకాలు ఇలాంటి ఆటలు మనము ఆడుతుంటాము కాని పట్టణంలో అన్ని వస్తువులు దొరుకుతాయి అండ్ దానికి మనము డబ్బులు కూడా చెల్లించాల్సి వస్తుంది